నమస్తే అండి పుస్తకాల దుకాణమేనా అండి మేము నిన్న తీసుకున్న పుస్తకాన్ని మేము మార్చాలి అని అనుకుంటున్నామండి అంటే ఒక పుస్తకాన్ని తీసుకోకబోయి ఇంకొక మరొక పుస్తకాన్ని మేము తీసుకున్నామండి అందు మూలంగా మేము మార్చుకోవాలి అని అనుకుంటున్నాము సరేనండి తప్పకుండా మీకు చిత్రాలను తీసి పంపిస్తాము ధన్యవాదములు